అప్పుడే పుట్టిన పసిపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం వారు చాలా సున్నితంగా ఉంటారు మరియు వారు మీ సహాయం మరియు దగ్గర దృష్టి అవసరం అప్పుడే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం రోజూ పిల్లలను తరచుగా పరిశీలించాలి పిల్లల ఆరోగ్యం మరియు భద్రతను నిర్దారించడానికి వారిని తరచుగా పరిశీలించండి వారి శ్వాస శారీరక చర్యలు మరియు చర్మం యొక్క రంగును చూడాలి పిల్లలను వెచ్చగా ఉంచండి పిల్లలు చాలా త్వరగా చల్లబడతారు కాబట్టి వారిని వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం వారిని వెచ్చని బట్టలలో కప్పండి మరియు వారి గదిని వెచ్చగా ఉంచాలి పిల్లలను తగినంత పాలు లేదా ఫార్ములా ఇవ్వాలి అప్పుడే పుట్టిన పిల్లలకు తరచుగా తినడం అవసరం వారిని ఏడు గంటలకు ఒకసారి లేదా ఎప్పుడైనా అడిగినప్పుడు పాలు లేదా ఫార్ములా ఇవ్వాలి పిల్లలను సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి పిల్లలు సౌకర్యంగా ఉండడానికి వారికి స్థిరమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశం అవసరం వారిని మీ శరీరంపై లేదా ఒక దుప్పటిపై పడుకోనివ్వండి పిల్లలను శుభ్రంగా ఉంచండి చాలా ముఖ్యమైన పాత్ర పిల్లలు తరచుగా మల విసర్జన చేస్తారు కాబట్టి వారిని శుభ్రంగా స్నానం చేయించండి మరియు వారి బట్టలను తరచుగా మార్చాలి పుట్టిన మొదటి సంవత్సరంలో పిల్లల ఆహార క్రమం ఏమిటంటే సున్నా నుండి ఆరు నెలలు ఈ వయసులో పిల్లలు తల్లి పాలు లేదా ఫార్ములాపై ఆధారపడి ఉంటాయి ఆరు నుండి తొమ్మిది నెలలు ఈ వయసులో పిల్లలు మొదటి ఆహారాన్ని ప్రారంభించవచ్చు మొదటి ఆహారం సాధారణంగా గుడ్లు కూరగాయలు లేదా పండ్లు తొమ్మిది నెలలునుండి పన్నెండు నెలలు ఈ వయసులో పిల్లలు ఇప్పటికే వివిధ రకాల ఆహారాన్ని తింటున్నాయి తింటున్నారు వారి ఆహారంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు మరియు విటమిన్లు మరియు ఖనిజాల యొక్క సమతుల్యమైన మిశ్రమం ఉండాలి పిల్లల ఆహరం గురించి మరింత సమాచారం కోసం మీరు మీ పీడియార్టిస్ట్ లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రధాతతో మాట్లాడవచ్చు